నమస్కారం అండి చెప్పండి మేడమ్

అవును ఓకే మేడమ్

ఎన్ని కావాలి మేడమ్

ఓకే మేడమ్ చూస్తున్నాను మేడమ్ ఇది అబ్బాయిలకి అయితే మూడు వందలు అవుతుంది మేడమ్ అమ్మాయిలకి అయితే మూడు యాభై అవుతుంది మేడమ్ అదే మేడమ్ మీరు పెట్టిన మోడల్స్ చూసాను

అదే మేడమ్

ఓకే ఓకే మేడమ్ ఓకే మేడమ్ హై క్లాసెస్కి అది చుడీదార్ టైప్ ఏమన్న కుట్టమంటారా మేడమ్ వాళ్ళకు కూడా షర్ట్ అలాగే కుట్టమంటారా మేడమ్ ఓకే

ఓకే మేడమ్ అంటే మీరు తొందరగా అంటున్నారు కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది అంటే పక్కన వాళ్ళని హెల్ప్ తీసుకోవాలి కదా వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి కాబట్టి

ఓకే పంపిస్తాను మేడమ్ ఓకే మేడమ్ అది చుడీదార్ టైప్ ఏమన్న కుట్టమంటారా అని అడుగుతున్నాను హై క్లాసెస్ వాళ్ళకి షర్ట్ అవి వేయరు కదా ఓకే ఓకే ఓకే మేడమ్ సరే మేడమ్ మేము ఒకటి మోడల్ ఒకటి స్టిచ్ చేసి మీకు చూపిస్తాం మేడమ్ ఫోటో పెడతాం ఓకే మేడమ్ తప్పకుండా ఓకే మేడమ్ థ్యాంక్ యూ